హలో సార్ ఇది మొబైల్ షాపా అండి అదే సార్ ఒక మంచి మొబైల్ కావాలి సార్ దాని కోసం కాల్ చేశాము మాకు ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ థౌజండ్లో కావాలి సార్ అదే న్యూ మోడల్స్ ఏమేమి ఉన్నయి సార్ ఇప్పుడు కొత్తగా వచ్చిన అటువంటివి ఏమిటి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సార్ సార్ ఇప్పుడు వీవో శాంసంగ్లో వాటిల్లో లేవా సార్

అంటే ఎలా సార్ అదే ఎన్ని మెగా ఫిక్సెల్స్ అంటారు కదా కెమెరాని అవునా సార్ అంటే మనము ఇప్పుడు ఈ అదే ఇప్పుడు మనము తీసుకోవాలి అనుకుంటే ఏ కంపెనీ అయితే బాగుంటుంది ఎందులో అయితే ఇప్పుడు మంచిగా ఫోటోస్ క్లారిటీస్

అదే సార్ స్టోరేజ్ సార్ స్టోరేజ్ ఎలా ఉంటుంది మనకి ఓకే ఓకే అంటే నేను పెట్టే కాస్ట్లో కొంచెం మంచిది తీసుకుందామని థర్టీ టు థర్టీ ఫైవ్ పెడదాము అనుకుంటున్నాను అందులోనే అందులోనే సరే మంచి మంచి కెమెరా ఉండి మంచి స్టోరేజ్ ఉన్నది కొంచెం చూసి పెట్టండి సార్ నేను రేపు వచ్చి కలుస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ